హలో మేడం రమ్యగారేనా అండి మేము ఇలాగా ఆనంద ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నామండి మేడం మీరు మొన్న ఇది మా సర్వీస్ సెంటర్కి వచ్చి కాకినాడ నుంచి ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అడిగారంట కదా మేడం అదే అండి ట్రావెలింగ్ బుక్ చేసుకోవడానికి అది మీరు ఎప్పుడు వెళ్తారు మేడం ఏ డేట్న వెళ్తారండి అయితే ట్వంటీ ఎయిత్న మీరు కాకినాడ నుంచి దక్షారామం టెంపుల్కి వెళ్లాలనుకుంటున్నారండి ఓకే మేడం అది ఎంతమంది వెళ్తారండి మీరు ఫోర్ మెంబర్స్ అండి ఓకే నండి ఇది మీకు అందులో పిల్లలు ఎవరైనా ఉన్నారండి ఆ ఓకే ఆరుగురు వెళ్తారా మేడం ఓకే మేడం కారు కారు ఏసీ కారు మేడం నాన్ ఏసీ సరిపోద్దా అండి ఏసినా మేడం అదే ఇరవై ఎనిమిదిన మీకు ఏ టైమ్కి రావాలండి కారు అదే ఏ ప్లేస్కి రావాలండి ఏ టైమ్కి రావాలి టూ డేస్ మేడం ఓకే నండి అంటే మేము ఆప్ అండ్ డౌన్ చేయించాలా మేడం అంటే మార్నింగ్ ద్రాక్షారామం ట్వంటీ ఎయిత్న మార్నింగ్ తీసుకెళ్లి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాకినాడకి తీసుకొచ్చి మళ్ళీ ట్వంటీ నైంత్న తీసుకెళ్లి తీసుకురావాలా మేడం ఓకే మేడం పంపుతాను మేడం అండ్ డ్రైవర్ నెంబరు అలాగే ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి మొత్తం నేను పంపుతాను మేడం ఓకే మేడం ఓకే మేడం అయితే డ్రైవర్ నెంబర్ కూడా పెడతాను మేడం అలాగే ఫొటోస్ కూడా పెడతాను కార్ ఫొటోస్ కూడా పెడతాను అయితే మార్నింగ్ ఏ టైమ్కి రావాలో చెప్పలేదు మేడం మీరు అదే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఏ టైమ్కి రావాలో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఏ టైమ్కి రావాలండి ఓకే మేడం సరే మేడం థ్యాంక్ యు